మనం కొత్త వ్యాపారం మొదలు పెట్టడంలో మనకు పెద్ద మూల ధనంకన్నా జ్ఞానం ప్రధానం మనం మనకి చూడ్డానికి నయనం ఎలా ప్రధానమో ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టడంలో జ్ఞానం ప్రధానం మనం ఆ వ్యాపారం గురించి ఒక చిన్న చిన్న అంశం కూడా చాలా బాగా తెలుసుకుంటే మనం ఆ వ్యాపారంలో ఉత్తమ స్థానానికి వెళ్తాం మన దగ్గర ఎంత పెద్ద మూలధనం ఉన్నా మనకు ఆ వ్యాపారం గురించి కొంచెం కూడా తెలియకోకుంటే మనం ఆ డబ్బులన్నీ ఆ మూలధనాన్నన్నీ నేలపాలు అగ్గిపాలు చేసినట్లు బూడిదలో పడిన నెయ్యి మాదిరి అయిపోతుందా మూలధనం అంతా ఒక వ్యాపారాన్ని మొదలపెట్టడంలో మనకు ఈ ఈ ఇప్పుడు ఉన్న సమయంలో చాలా సులభం మనం ఆ వ్యాపారాన్ని మన ఇంట్లో కూర్చొని మన బెడ్ మీద కూర్చొని సెల్ఫోన్తో జస్ట్ రెండు క్లిక్లతో స్టార్ట్ చేయవచ్చు గోఐబీబో గోడ్యాడీ ఇవన్నీ చాలా షాపిఫై ఇవన్నీ చాలా ఉపయోగంగా ఉంటాయి మనం కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడంలో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే మనకు పెద్ద మో పెద్ద సొమ్ము అవసరం అది మీ అవసరాన్ని బట్టి అవసరం మనం ఒక ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటే మనకు సొమ్ము పెద్దగా అవసరం లేదు ఒక మంచి ఐడియా మంచి ప్రోడక్ట్ మంచి వస్తువు ఉంటే చాలు కానీ మనం ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాం ఒక హోటల్ లాంచ్ చేయాలనుకుంటున్నాం ఒక ఫర్మ్ లాంచ్ చేయాలి అనుకుంటున్నాం ఇలాంటి సమయంలో మనకు ఒక పెద్ద సొమ్ము అవసరం ఉంటుంది సొమ్ము కన్నా చుప్పి మనకు జ్ఞానం ప్రధానం మనం ఒ మనం ఫోకస్గా మనం అనుకున్న దాన్ని ఒకే పాత్లో వెళ్తూ ఉంటే మనకు సక్సెస్ దొరుకుతుంది మనకు విజయం దొరుకుతుంది మనం సఫల్ మనం సఫలం అవుతాం మనం చేసే ప్రదాన దాంట్లో